చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను ఓకే మ్యామ్ చెప్పండి ఓకే మ్యామ్ ఎంత మంది వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఎ ఎంత మంది మీరంతా చెప్పండి మ్యామ్ ఓకే మ్యామ్ ఆ రోజు ఓకే మ్యామ్ ఆరోజు ఓకే మ్యామ్ టాక్సీ ఏవేలబుల్గా ఉంది మ్యాజదా పికప్ అంటే పికప్ డ్రాపింగ్ మొత్తం అంతా కలిపి ఒక త్రీ ఫైవ్ థౌజండ్ అలా అవుతుంది మీరే పెట్రోల్ డీజిల్ అన్నీ మీరే ఒక ఫైవ్ థౌజండ్ మ్యామ్ ఓకే మ్యామ్ మేము అన్నీ పంపిస్తాము థ్యాంక్స్ మ్యామ్ మళ్ళీ ఇంకేమన్నా ఇంకా ఎక్కడకి అయినా వెళ్ళాలి అంటే మళ్ళీ ఫోన్ చేయండి మేడం ఓకే మేడం